హు ఓకే ఏ టైపు కొందాం అనుకుంటున్నావు ఇండిపెండెంటా లేకపోతే ఫ్లాటా లేదా విల్లానా

ఓకే ఏ ఏరియా హైటెక్ సిటీ ఏ టైపు ఎక్కడ అటు హైలో కావాలా లేకపోతే

లైక్ అమీర్పేట్ ఓకే మీ బడ్జెట్ ఎంత అనుకుంటున్నావు

నా దగ్గర ఉన్న రిఫరెన్స్స్ నీకు పంపుతాను నా దగ్గర ఏవైతే ఉన్నాయో అవి చూసి నువ్వు కన్ఫర్మ్ చేసుకో ఒకవేళ ఒకసారి వెళ్ళి చూడు అక్కడ నచ్చితే అప్పుడు నాకు చెప్పు లేకపోతే వేరే మల్టిపుల్ ఆప్షన్స్ ఏవన్నా చూద్దాం ఇంక ఎడనన్నా దొరుకుతాయా అని ఓకేనా ఓకే అటాచ్డ్ కూడా ఉండాలా ఏమన్నా ఓకే ఎన్ని ఫ్లోర్స్ కావాలి

ఓకే లొ బడ్జెట్ ఐ మీన్ ఫిఫ్టీలో ఇండిపెండెంట్ ఓకే

సరే నేను నా దగ్గర ఉన్న వాళ్ళ దగ్గర అడిగి లేకపోతే నా దగ్గర ఉన్నవి అవి అన్ని గ్యాదర్ చేసి మీకు పెడతాను అవి ఒకసారి వెళ్ళి చూడు దాని తర్వాత మాట్లాడదాం ఇంకేదన్న ఉంటే ఓకేనా

ఓకే నేను ఫ్రీ ఉంటే వస్తా బాయ్